నా బైక్ అంటే నాకు చాలా ఇష్టం నేను బైక్ని ప్రాణంగా చూసుకుంటాను ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేసుకుంటూ దానిని చక్కగా చూసుకుంటూ ఉంటాను అలాగే బైకింగ్ కొన్నిసార్లు అలసటగా అనిపించవచ్చు ఎందుకంటే ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు బండి తోలడం కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు బైకింగ్ అలసటగా ఉంటుంది కాని చాలా మట్టుకు నాకు బైక్ బైకింగ్ అంటే అలసటగా ఉండదు ఎందుకంటే అది అంటే నాకు ఇష్టం కాబట్టి సుదూర ప్రయాణాలప్పుడు ఎంతో అప్ర అప్రమత్తంగా ఉంటాను పెట్రోల్ చూసుకోవడం ఇంజిన్ ఆయిల్ సరి చేసుకోవడం లాంటివి ఎన్నో చేస్తాను మరీ ముఖ్యంగా బండిలో సరైన గాలి ఉందా టైర్లు మంచిగా ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకుంటాను ఇవే సుదూర ప్రయాణాలప్పుడు ఉండే అప్ర అప్రమత్తంగా చూసుకునే జాగ్రత్తలు